ఈ రోజుల్లో మోడర్న్ డ్యాన్స్ని డ్యాన్స్ని చాలా బాగా ఇష్టపడుతున్నారు అంటే ఆ ఫోక్ డ్యాన్సులు అ నడుములు తిప్పి డ్యాన్స్ చెయటాలు ఇలానే పిల్లలికి నేర్పించాలి పొట్టి పొట్టి బట్టలేసి వీటిమీద ఉన్నంత ఇంట్రెస్ట్ భారతదేశంలో నృత్య రీతిలో మాత్రం లేదు ఎందుకు అంటే అది కొంచెం కష్టంగా ఉంటుంది దానికి ఎక్కువ శ్రమ చేయాలి దీనికున్నంత ఈజీ మెథడ్ దాంట్లో ఉండదు మా పిల్లలు బాధపడతారు ఇబ్బంది పడతారు అని పేరెంట్స్ అనుకోవటం వల్ల దానిమదా అసలు ఎవరూ ఫోకస్ అనేది పెట్టట్లేదు నించుండైనా శాస్త్రీయ లేదా కొత్త నృత్యాలు ద్వారా గుర్తింపును సృష్టించుకోగలదా అంటే అవును అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఎందుకు అంటే వెస్టర్న్ డ్యాన్స్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఇదోక ఫ్యాషన్గా తయారయంది నృత్య రీతులు అనేది మాత్రం అసలు ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు శాస్త్రీయంగా ఉండాలని కూడా ఆలోచన అనేది ఎవరికిీ రావట్లేదు కాబట్టి ఒకవేళ భారతదేశము నృత్యాన్ని అంటే కూచిపూడి కథాకళి ఇట్లాంటివి నేర్చుకుంటేనే అని చెప్పినప్పుడు దానివల్ల మాత్రం తను గుర్తింపుని తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఫోక్ డ్యాన్స్లు ఇవి కూడా నేర్చుకోవాలి కాదన్ను కానీ మన భారతదేశ సంప్రదాయాన్ని మాత్రం మర్చిపోకుండా ప్రతీ దాంట్లో ఒక యాక్టివిటీలాగా దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అలా నేర్చుకున్నప్పుడు భారతదేశము ఒక గుర్తింపుని అంటే ఒక కంట్రీకి ఒక గుర్తింపులాగా మన దేశం భారతదేశం అని చెప్పంగానే ఇప్పుడు ట్రెడిషనల్ భారతదేశం అనంగానే ఎలాగ ట్రెడిషనల్ వేర్ వెసుకుంటారు అని అనుకుంటారో అలాగే నృత్యం వీటిని కూడా నేర్చుకుంటే దానికి కూడా ఒక గుర్తింపులాగా ఉంటుందని నా అభిప్రాయం